నాకు పాడడం అంటే చాలా ఇష్టం నాకు పాడడానికి ఇష్టమైన వాయిద్యాలు కీబోర్డ్ మరియు వయోలిన్ కీబోర్డ్ చాలా సమర్థవంతమైన వాయిద్యం మరియు దాంతోపాడ్డం చాలా సులభం నేను కీబోర్డ్పై చాలా సంగీతాన్ని నేర్చుకున్నాను మరియు దానితో పాడడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది కీబోర్డ్తో పాడినప్పుడు నాలో ఒక ఆనందాన్ని ఒక సంతోషాన్ని ఒక గానం దాని యొక్క రచన అన్నీ తెలుసుకున్నాను వయోలిన్ చాలా స్రమకరమైన వాయిద్యం కానీ దానితో పాడడం చాలా బహుమతినిచ్చే అనుబంధం నేను వయోలిన్పై కొంచెం మాత్రమే నేర్చుకున్న కానీ దానితో పాడ్డం నేర్చుకోవాలి అనుకుంటున్నాను నాకు ఇష్టమైన పాటలను పాడడానికి ఈ రెండు వాయిద్యాలను ఉపయోగించడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అలాగే దానితోపాటు తబల తబల తబలతో ఉన్న ఆనందం వేరు దాని యొక్క సంగీతంతో ఉండేనాట్యం ఆ మధుర క్షణాలను మర్చిపోలేము పాడడంలో ఉన్న ఆనందాన్ని కూడా మర్చిపోలేం పాడినప్పుడు వాయించే వాయిద్యాలు వాటితోపాటు నేను చాలా ఎక్కువగా ఆనందాన్ని ఆస్వాదిస్తాను నేను తబల వాయిస్తూ నేనే పాట పాడుతూ ఆ క్షణాలు ఎంతో ఆనందాన్ని మనకు ఇస్తాయి అలాగే ప్రతి వాయిద్యం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటిగా పట్టుకో ఉపయోగపడతాయి నేను ఆ పాడినప్పుడు ఆ వాయించినప్పుడు ఆనందాన్ని ఎంతో ఎక్కువగా ఆస్వాదిస్తాను ఆనందం ఎప్పుడోగాని మనకు రాదు కొన్ని క్షణాలు బాధలో ఉన్నప్పుడు ఆ వాయిద్యాలతో ఒక మనస్ఫూర్తిగా పాట పాడితే ఆ క్షణాలు మర్చిపోలేము పాటలు ఆ పాటల్లో ఉండే ఆ వాయిద్యం ఈ రెండు కలిపి ఎంతో ఆనందాన్నిస్తాయి ఈ వాయిద్యాలు ఎంతోమంది నేర్చుకుంటారు ఎంతోమంది వాటిని ఆస్వాదిస్తారు ఇటువంటి వాటికోసం మీరు కూడా ముందుకు రండి